అమ్మా మనం వైజాగ్ దాటి చోడవ చోడవరం చోడవరం తరువాత ఏమో మాడుగుల మాడుగుల దాటిన తరువాత ఐటిడిఎ పాడేరు పాడేరు దాటిన తరువాత మనం అరకుకు వెళ్తాము అమ్మ ఆ అరకు లోయలో ఏంటి అమ్మా ఆ అక్కడికి మనకు అనుకూలమైనటువంటి ఆ అక్కడ మనకి అనుకూలమైనటువంటి గెస్ట్హౌసులు ఉంటాయి చలిని తట్టుకునే గెస్ట్హౌసులు ఆ నిర్మాణం అలాగ ఉంటుంది అలాగే బా కో చలికోటులు వేసుకుని ఉండవచ్చు ఏమి పరవాలేదు మరీ అంత చలిగా అయితే ఉండదు అమ్మా పరవాలేదు బాగానే ఉంటుంది చాలా ఆర్వాహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది అరకు లోయలు ఉంటాయి అమ్మా అలాగే మనము చూడవలసిన ప్రదేశాలు కూడా అక్కడ ఏంటంటే బొర్రా గుహలు అని బొర్రా గుహలు కేవ్స్ ఉంటాయి వాటిని చాలా చక్కగా చూడవచ్చు చాలా బాగుంటాయి నీళ్ళు పారుతూ ఉంటాయి ఆ అలాగే టీ టీయా కాఫీ తోటలు టీ ఆకు తోటలు ఆ అదేవిధంగా చాపరాయి అని కొండల మీద నుండి నీరు జారుతూ ఉంటుంది అన్నమాట అది కూడా చాలా వాటర్ఫాల్స్ చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఐటిడిఎ గిరిజనుల యొక్క సాంప్రదాయాలు నృత్యాలు ధింసా అని అటువంటి నా నాట్యం చేసే నృత్యాలు నృత్యాలకి సంబంధించిన హిస్టరీ మొత్తం మ్యూజియం ఉంటుంది అదికూడా చూడవచ్చు ఇంకా వాళ్ళ కల్చరు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఇటువంటివి కూడా మనం చూడవచ్చు చాలా బాగుంటుంది ఆ ఫుడ్ పర్వాలేదు అమ్మా మన ఫుడ్ ఇప్పుడు లీన్ ఏరియా నుండి అక్కడ వెళ్ళి రెస్టారెంట్లు పెట్టి ఏ ఏరియాకి తగిన ఫుడ్ వాళ్ళు అందిస్తూ ఉంటారు అక్కడ ప్రసిద్ధి ఏంటంటే బొంగు చికెన్ అని బా వెదురు బొంగులో చికెన్ ఉడకపెట్టి వేపుతూ ఉంటారు అలాగే మంచి బిర్యానీలు ఉంటాయి ఎక్కువగా నాటుకోళ్ళు దొరుకుతుఉ ఉంటాయి ఆ పర్వాలేదు అమ్మా ఆ అలాగే అలాగే వెరీ గుడ్ థ్యాంక్ యూ